తెలంగాణలో చాలా రకమైన ఆరోగ్య సేవలు అందుబాటులో ఉన్నాయి ఉదాహరణ ఏంటంటే వన్ జీరో ఎయిట్ అంటే అంబులెన్స్ సౌకర్యం దూర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కాని అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్ళాల్సిన వారు కాని వారికి చాలా అంబులెన్స్ సౌకర్యం అని చాలా ఉపయోగపడుతుంది అలాగే గర్భిణీ స్త్రీలు వేరే వాహనాలలో వెళ్ళలేక ఇబ్బంది పడుతున్న వారు కూడా అంబులెన్స్లలో వాటి సేవలు ఉపయోగించుకొని చాలా లబ్ధి పొందుతున్నారు అలాగే గవర్నమెంట్ ఆసుపత్రులలో డెలివరీ అయిన మహిళలకు వారిని ఇంటి దగ్గర దించడానికి ప్రత్యేకమైన వాహనాలు అంటే వన్ జీరో ఫోర్ అలాంటి వాహనాలు చాలా ఉపయోగపడుతున్నాయి ఇలాంటి ఇలాంటి సేవల వల్ల పేదలకు చాలా లబ్ధి లబ్ధి పొందుతున్నారు కానీ మారుమూల ప్రదేశాలలో రోడ్డు వసతి బాగాలేక మరే ఇతర సమస్య వలన ఇలాంటి సేవలు కొనసాగలేక అలాంటి ప్రాంతాల వారు చాలా ఇబ్బందికి ఇబ్బందికి గురి అవుతున్నారు కానీ కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో చాలా రకమైన మెరుగైన వైద్య సేవలు ప్రజలు పొందుతున్నారు కానీ కొన్ని కొన్ని ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రులలో కొన్ని సౌకర్యాలు లేక లేకపోతే చాలామంది ఆసుపత్రికి రావడం వల్ల బెడ్లు సరిపోక కొంత కొన్ని కొన్ని కొన్ని సదుపాయాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఉదాహరణకి ఏంటంటే ప్రభుత్వం మెటర్నటీ హాస్పిటల్లో బెడ్స్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే పరిమితికి మించి లేక అక్కడ బెడ్స్ లేక చాలా మంది రోగులు గర్భిణీలు డెలివరీ అయిన వాళ్ళు కొన్ని కొన్ని కొన్ని సార్లు కింద బెడ్లలో కాక నేలపై పడుకునే పరిస్థితి ఉంది ఇది చాలా ప్రదేశాలు చాలా చోట్ల ఉంది తెలంగాణలో అలాగే స్టాఫ్ కొరత వల్ల కూడా కొన్ని కొన్ని సార్లు పేషెంట్లు పేషెంట్లు కూడా ఇబ్బంది పడవలసిన పరిస్థితి వస్తుంది